మొదటగా నేను పాటలు పాడడం సాధన చేయడానికి ఎలా చేస్తాను అంటే ముందుగా నేను పాడాలని అనుకున్న పాట ఏ శైలిలో ఉందో తెలుసుకుంటాను అది సాంస్కృతిక సంగీతమా లేదు అంటే ఇప్పుడు ఇప్పటి కాలంలో ఉన్న వెస్ట్రన్ సాంగ్స్ వంటివా అలాంటిదే తెలుసుకుంటాను మొదటగా నేను పాడాలి అనుకున్న పాటను తరచుగా వింటాను వారు ఏ గమకాలని ఎక్కడ ఎలా పలికారో ఏ స్వరాల్ని ఎక్కడ ఎలా పాడారో ఏ శృతులను ఎక్కడ ఎలా పలికారో అవన్నీ తెలుసుకుంటాను అలాగే నిరంతరమైన సాధన సరిగమలను నిరంతరం ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా మన సంగీతాన్ని ఇంకా మెరుగుపరచుకోవచ్చు అలాగే ఏ విధమైన సాధన చేస్తాను అంటే నా శృతులు ఎక్కువగా సాధన చేస్తాను దాని ద్వారా ఎప్పుడైనా ఎక్కడైనా పాడవలసి వచ్చినప్పుడు నేను తప్పుగా పాడకుండా సరిగ్గా పాడగలుగుతాను అలాగే గమకాలను కూడా ఎప్పటికప్పుడు సాధన చేయడం ద్వారా మనం ఏ తప్పులు చేస్తున్నామో ఏ శృతి కాడ ఎక్కడ పాడుతున్నామో అనేది తెలుస్తుంది అలాగే మనం సాధన చేయాలని అనుకున్న పాటని ఎక్కువగా వినడం ద్వారా వారు ఏ విధంగా పాడారు ఏ ప్రదేశంలో వారు ఏ ఏ ఏ సమయంలో వారు ఎంత కరెక్ట్గా పాడారు అనేది మనం గ్రహించవచ్చు దీని ద్వారా మనం పాడుతున్నప్పుడు కూడా తప్పులని చేయకుండా మనం అచ్చుగుద్దినట్టు వారికిలాగే పాడగలుగుతాము ఇలాగా నా సాధనలో నేను గమకాలు శృతులు వీటన్నింటినీ గుర్తు చేసుకొని వాటి ద్వారానే సాధన చేస్తూ పాటలు పాడతాను